మేము మీ జూ చూడటానికి వచ్చామండి

మాకు పార్క్లో అంటే ఏమేమి ఉంటాయండి ఆనిమల్స్ అంటే ఏమేం ఆనిమల్స్ ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లేయిన్ చేసి చెప్తారా అవునా అంటే లయన్స్ అన్ని ఉంటాయా అండి ఫిషెస్ ఉంటాయా ఫిషెస్కి ఏమేం ఫుడ్ ఇస్తారండి మీర మీరు అంటే ఎన్నీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి అందులో ఎయిట్ ఇయర్స్ ఎక్స్పిరియన్సా అండి అంటే ఇంతవరకు ఏమైనా ఇన్సిడెంట్స్ లాంటివి ఏమైనా అయ్యాయా అండి లయన్స్ వల్ల టైగర్స్ వల్ల ఫీల్డ్లో అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా అండి ఎప్పుడు రేపు చూడటానికి వద్దామనుకుంటున్నామండి దాని గురించి ఒకసారి మీరేమైనా ఎక్స్ప్లేయిన్ చేస్తే ఓకే అండి ఏమైనా ఆనిమల్స్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమోనని బయట నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దాని గురించి మీరేమైనా ఎక్స్ప్లేయిన్ ఇస్తారని అవునాండి అదే అండి మా పిల్లలు చూద్దామని చెప్తున్నారు అందుకనే వద్దామని చూస్తున్నాను ఇంకా అంటే ఇంకేమైనా ఇంకేమైనా బెస్ట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయాండీ అందులో ఏమైనా మన టికెట్స్ తీసుకున్నప్పుడు కానీ ఇట్లాంటి ఆఫర్స్ మనకు పిల్లలకి ఏమైనా సేవ్ చేయడం లాంటివి ఉంటాయా అంటే ఫ్యామిలీ టికెట్ ఉంటుందా అండి అంటే ఇద్దరికీ ఓకే అండి రేపోస్తామండి మేము థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి ఓకే అండి